రమ్య ఫ్రూ రమ్య ఫ్రూట్ స్టాల్ ఏనాండి అంటే కొన్ని అరఫనేజెస్కి డొనేట్ చేయడానికి ఫ్రూట్స్ కావాలండి మాకు అంటే చెప్పండి ఏమేం ఫ్రూట్స్ ఉన్నాయి మీ దగ్గర ఓకే వైట్ కూడా అవైలబుల్గా ఉందాండి ఓకే ఏమేం కా అంటే కాస్ట్ ఎలా ఉంటాయి అయి మీరు డైరెక్ట్ ఫార్మ్ నుంచి తీసుకొస్తారా లేదా వేరే మార్కెట్ నుండి తీసుకొస్తారా ఓకే హోల్సేల్ రేట్కే వేస్తారా అండి ఓకే అంటే ఇప్పుడు ఆపిల్స్ అవి బాక్స్ టై బాక్సెస్ కింద కావాలి అంటే ఆపిల్ బనానా ఆరెంజెస్ ఇవి ఉన్నాయి కదా ఇవి ఒక బాక్సెస్ టైప్లో కావాలి ఒక ఈచ్ బాక్స్కి ఎన్ని ఫ్రూట్స్ ఉంటాయి అలానే ఎంత కాస్ట్ ఉంటుందో కూడా చెప్పండి బయట అంటే అది వేరే వాళ్ళు మార్కెట్ నుంచి తీసుకుంటారు ఓకే మీరు ఫామ్ నుంచి తీసుకుంటారు కాబట్టి హోల్సేల్ రేట్లే చెప్పండి

ఓకే అయి కూడా బాక్స్లో పెట్టే ఇవ్వాలండి మళ్ళీ అవి సపరేట్ చేయడం ఫోర్ థౌజండ్ హోల్సేల్లో ఓకే ఓకే ఇప్పుడు ఫోర్ థౌజండ్ అన్నట్టున్నారు ఓకే ఆపిల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బనానా అండ్ ఆరెంజ్ ఓకే ఇవి ఒక బాక్స్ అవి ఒక ఒక బాక్స్ అవి ఒక బాక్స్ మూడు ప్యాక్ చేయండి ఇంకా డ్రాగన్ ఫ్రీ డెలివరీయే కదండి ఓకే డ్రాగన్ ఫ్రూట్ అయితే ఒక డజన్ ట్వెల్వ్ ఒక ప్యాక్ అని చెప్పారు కదా అదొక ప్యాక్ టోటల్ ఎంతో చెప్పండి ఒకసారి లాస్ట్ ఫైనల్గా ఓకే మేము అడ్రస్ పెడతాను మీ మీ కాంటాక్ట్ నెంబర్కి దానికి ఆ డెలివరీ పంపించండి ఓకే థ్యాంక్స్ ఓకే